పూర్వం రోజుల్లో సాంస్కృతిక ప్రధాన వృత్తులు ఏమిటంటే వారి తల్లితండ్రులు అదే వారి తండ్రి తరువాత వారే చేసేవారు అలాంటి వృత్తులు ఉన్నాయి కొన్ని అవేమిటంటే రైతులు వారు పంటలు పండిస్తారు అలాగే మంగలోళ్ళు జుట్లు కత్తిరిస్తారు కదా వారు అలాగే చాకలివాళ్ళు బట్టలు ఉతికేవాళ్ళు ఇంకా ఉన్నారు కదండీ చెప్పులు కుట్టే వారని ఇలాంటి వారు అందరు కూడా తరతరాలుగా వారి తండ్రిగారి తర్వాత వీళ్ళే చేస్తూ ఉండేవారు కాకపోతే ఈ మధ్యకాలంలో ఈ రా ఇరవైయో శతాబ్దం నుంచి ప్రజలందరు కూడా వారి వారి వృత్తులు నుంచి బయటకి వచ్చేసి వారు ఎప్పుడు చేయలేని పనులు చేస్తూ వారి జీవనాన్ని గడుపుతున్నారు ఎందుకంటే వారు చేసే వృత్తులు వారికి డబ్బులనేవి సరిగా రాక వారి కుటుంబాన్ని పోషించడానికని వారు బయట ఉద్యోగాలు అనేవి చేస్తూ ఉంటున్నారు ఉదాహరణకు మనం రైతులు తీసుకుంటే పూర్వం రైతులు వారి కుటుంబసభ్యులలో ఎవరైన మగవారు ఉంటే తాతల తర్వాత తండ్రి తండ్రి తర్వాత కుమారుడు అలాగా చేస్తూ ఉండేవారు కాకపోతే వారు ఆ పంటలు పంటలు పండించడం వల్ల వారికి అప్పుడప్పుడు నష్టం అనేది జరుగుతుంది దీని వల్ల వారు ఎంతో నష్టపోవడంతో వారు వారి వృత్తి నుండి బయటకి వచ్చి వారి చేయ ఇప్పటి వరకు చేయలేని పనులు చేస్తూ వారి జీవనాన్ని గడుపుతున్నారు ఎందుకంటే వారి కుటుంబ సభ్యుల్ని పెంచి పోషించడానికని అలాగే ఇది వరకు మనము ఎడ్ల బండ్లను నడుపుతు ఉండేవారు గుర్రపు జ గుర్రపు బండ్లు అలాంటివారు కూడా ఇప్పుడు మారిపోయారు వారు వారి వృత్తిని కాకుండా వేరే వృత్తిని చేస్తూ ఉన్నారు మనం ఇప్పుడు మాట్లాడుకునే దానిలాగే ఇంకొకటి ఏమిటంటే చెప్పులు కుట్టడం ఇది వరకు చెప్పులు కుట్టడం అనేది ఒక వృత్తిగా చేసుకునేవారు వారు వారి తర్వాత వారి కుమారుడు చేస్తారు అనుకునే వారు కూడా ఇప్పుడు మానేసి వారికి తగిన ఉద్యోగంలో జాయిన్ అయ్యి వారి కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వారి లేకపోతే వారి పిల్లలు చదివించుకోవడానికి తగినంత డబ్బు ఎవరైతే ఇస్తారో వారి దగ్గర పని చేయడానికి ముందుకు వస్తున్నారు దాని ద్వారా మనకు ఏమవుతుందంటే చెప్పులు కుట్టేవారు అనేవారు తగ్గిపోతున్నారు కాబట్టి ఆ తగ్గిపోవడం వల్ల మనము తెగిపోయి ఒక వైపు తెగిపోయిన చెప్పులు కుట్టించుకోవడానికి లేకుండా మళ్ళీ కొత్త చెప్పులు అనేవి కొనుక్కోవడానికి మనం వెళ్తున్నాము దీనికి కారణము మనకు చెప్పులు కుట్టేవారు అనేవారు తగ్గిపోవడమే అలాగే చాకలి వాళ్ళు బట్టలు ఉతుకుతారు ఈ చాకలి వాళ్ళు ఏమిటంటే కొన్ని కొన్ని ప్రజలకు కొంత మంది దగ్గరికి వెళ్ళి వారి దగ్గర నుండి వారి ఇంటిలో అది ఎంతమంది ఉన్న అంతమంది బట్టలు కూడా మాసిపోయిన బట్టలు తీసుకువచ్చి ఉతికి ఆరేసి అలాగే దానిని ఇస్త్రీ చేసి మరి ఇస్తారు వీళ్ళు కూడా ఆ వృత్తిని వదిలేసి వేరే వేరే వృత్తుల్లో పని చేసుకోవడం జరుగుతుంది అలాగే మనము చూసినట్లయితే ఇంకోకలు ఎవరంటే మంగలి మంగలి వారు అంటే జుట్టు కత్తిరించే వారు కూడా తగ్గిపోయారు ఈ మధ్యకాలంలో ఎందుకంటే దానికి కూడా మనము తక్కువ చెల్లించడంతో వారికి కావాల్సిన రా రాబడి అనేది రాకపోవడంతో వారు ఆ వృత్తిని వదిలేసి వేరే వృత్తిని వెతుక్కోవడం జరుగుతుంది ఇలాంటి కారణాలు అనేవి మనం ఈ మధ్యకాలంలో ఎక్కువ చూసాం కాకపోతే మనము వృత్తిపరంగా మన సంస్కృతి నుండి వచ్చే వృత్తులను మానేసి ఎప్పుడు చేయలేని పనులు అలాగే ఎవ ఎవరైతే ఎక్కువ మనకి శాలరీ అదే జీతమనేది ఇస్తున్నారో వారి దగ్గరే పని చేయడానికి ప్రజలందరు కూడా ఇష్టపడుతున్నారు